చెప్పండి మీకు ఏం కావాలి అవునండి మీకు ఏం కావాలో చెప్పండి నేను ఇప్పుడు ఇక్కడ హెయిర్ స్టైలిస్ట్ని

అలానే అండి కానీ మీ జుట్టు అంటే ఇప్పుడు కొంచెం టైమ్ పడ సమయం పడుతుంది అండి మీకు పర్లేదా అండి అలా అయితే ఇప్పుడు మీరు కూర్చోండి ముందుగా నేనేం చేస్తాను అంటే మీ జుట్టుని ఒకా జెల్ ఉందండి ఆ జెల్తోని మీ ఫస్ట్ జుట్టు అంతా శుభ్రంగా ఆ రకమైన సలార్లో ఎలాగైతే చూపించారో అలా పెట్టి కాసేపు ఆరబెట్టాలి అండి ఆ జెల్తోని దానివల్ల ఎలాగైతే ప్రభాస్ జుట్టు అలా గాలిలో లేచి ఉంటుందో మీది అలాగే జుట్టు ఉంటుందండి దాని తరువాత మనం దానికి కావాల్సినటువంటి షేప్లోని పెట్టుకుందాము అండి ఏం ఏం పర్లేదు అండి నేను మొత్తం చూసుకుంటాము అండి మేము ఉన్నది అందుకే మీరు అసలు సంకోచించవద్దు మీ జుట్టు బాధ్యత మాది అ సలార్లో ప్రభాస్ కంటే అందంగా మీరే కనిపిస్తారు మీరు ఇంకా ప్రశాంతంగా కూర్చోండి మేము జరగాల్సింది చూస్తాము మీరు అయ్యాక చెప్తాము అండి కూర్చోండి తక్కువలోనే అయిపోద్ది అండి లేదండి అంత ఖర్చు అవదండి మీరు కంగారు పడద్ధు మేము చూసుకుంటాము అండి సరే అండి మీకు ఓకే